మన సంస్కృతిలో ముగ్గులు పెట్టడం చాలా ఆనందకరమైన విషయం ప్రతి పండక్కి ముగ్గులు పెట్టుకోవడం చాలా మంచి మంచిది మనం అందరూ వేస్తారో లేదో తెలియదు కానీ ఇంటిముందు కల్లాపి చలేసి కల్లాపి అంటే ఇప్పుడు గేద పేడతో వేస్తారు దాంట్లో చాలా ఆంటీబయాటిక్ ఉంటుంది లోపలికి ఏమి క్రీములు కీటకాలు ఏమీ వెళ్ళకుండా సంస్కృతి సాంప్రదాయానికి మొదటి మెట్టు అనమాట ముగ్గులు దానిమీద అందంగా ఉంటాయి తే ముగ్గుతో అది రాగి ముగ్గుతో వేస్తారనమాట అలాగే సూర్యుని తర్పణంమంటే ఉదయాన్నే లేవడం అది మంచిది ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి నమస్కారం చేయడం సూర్యునితర్పణం నుదుటిపై కుంకుమ ఎందుకు పెట్టుకుంటారంటే అది సాంప్రదాయానికి చిహ్నం కనుక నుదుటిపై బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా అందంగానూ తర్వాత సంస్కృతి సం సాంప్రదాయానికి ఒక చిహ్నంగాను ఉంటారన్నమాట జంజ్యం వేసుకోవడం అంటే జంజ్యం వేసుకున్నవాడు ఈ ఇలాంటి క్యాస్ట్ వాళ్ళు మాత్రమే జంజ్యం వేసుకుంటారు దాన్ని బట్టి కొంతమంది పూజారులు వేసుకుంటారు తర్వాత కిరాణా షాపుల్లో ఉన్నవాళ్ళు జంజ్యం వేసుకుంటారు పూజ కోసం గుడికి వెళ్లడం అంటే

మనం దేవుడు ఎన్నో సహాయం చే చేశాడు ఉపవాసం కూడా చేస్తే చాలా మంచిది దేవుడుతో ఎక్కువ సమయం గడపడం అంటే దేవుడికి చాలా ఇష్టం గనక ఉపవాసం రోజులు పాటించడం మరెన్నో మతపరన అంశాలను మనం చేసుకోవడం ప్రాముఖ్యంగా ఎంచుకుంటాం